హలో ఎస్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ఎవరు మీరు ఓకే చెప్పండి మురళీ గారు ఓకే ఓకే మా ఓకే ఓ ఓకే ఓకే మురళి గారు మీరేమి టె ఇబ్బంది పడకండి మీరే ఎన్ని గంటలకి పార్క్ చేశారండి అక్కడ

బైక్ మీరక్కడే ఇన్ఫోర్మ్ చేశారా ప్రభా రాయలు రెస్టారెంట్ వాళ్ళకి ఓ ఓకే ఓకే మురళీ గారు మీరేమి ఇబ్బంది పడకండి మీరు మీ యొక్క బండి నెంబర్ చెప్పగలుగుతారా మురళీ మురళీ ఒక సెకండ్ మేము నోట్ చేసుకుంటున్నాము ఒక సెకండు చెప్పండి మురళీ గారు

జీరో త్రీ ఓకే ఓకే మేము నోట్ చేసుకున్నాము మీరు ఎగ్జాక్ట్గా మధ్యానము ఎన్ని గంటలకు బైకు మిస్ అయ్యిందో చెప్పగలుగుతారా ఓకే యమహా యమహా బండి బ్లాక్ కలరా ఓకే ఓకే మురళీ గారు మేము అన్నీ చూసుకొని అవునా ఓకే మీకు లైసెన్స్ ఉంది కదండి లైసెన్స్ ఉంది కదా ఓకే ఓకే మురళీ గారు మీరు అక్కడికొచ్చారంటే మా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికొచ్చారంటే మీరక్కడకొచ్చి మా అక్కడ మాకుంటారు అక్కడ ఇన్స్పెక్టరు అతని దగ్గర మీరు కంప్లయింట్ ఇచ్చారంటే మీరొచ్చి రేపు మురళీ గారు ఖచ్చితంగా అండి మీరేం ఇబ్బంది పడకండి మేము ఖచ్చితంగా కనిపెడతాం ఎలా అంటే అక్కడ ఏదన్న సీసీ కెమెరా ద్వారా కనిపెట్టి మీకు ఇన్ఫర్మ్ చేస్తాము ఓకే ఓకే మురళీ గారు మేము ఓకే మురళీ గారు తప్ప మీరు సాయంత్రం కొంచెము ఫ్రీగా ఉంటే సాయంత్రమే వచ్చి కంప్లయింట్ రాసీగలుగుతారా మేము టు డేస్లో మీకు కంప్లీట్ ఫిల్ చేసి మీకు మీ బైక్ని మేము తెప్పిస్తాము ఓకే మురళీ గారు మీరు తొమ్మిది గంటలకొచ్చి మాకు కంప్లయింట్ రాసిచ్చినారంటే మళ్ళీ మీకు మొత్తం మేము ఆ మీకు టు డేస్లో మేము మీ బండిని వెతికి పెడతాం మురళీ గారు ఓకే థ్యాంక్స్ సరే మురళీ గారు ఉంటాం